ఇటీవల నేను అమెజాన్ లో ఒక రన్నింగ్ షూస్ అనే ఒక షూస్ ని పర్చేస్ చేశాను ఆ షూ వాడకంలో నేనంతో ఆనందాన్ని పొందాను మార్నింగ్ అంటే పొద్దున సమయాలలో జాగింగ్ వెళ్ళడానికి ఆ షూస్ నాకెంతో ఉపయోగపడింది అంతేకాకుండా ఆ యొక్క షూస్ యొక్క డిజైన్ మూల్యంగా నాకెంతో ఆకర్షణీయంగా ఎంతో సంతోషాన్ని కలిగించింది ఆ షూస్ రన్నింగ్ కానీ ఒక బయట వెళ్లడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది అమెజాన్ లో ఈ ప్రాడక్ట్ మూల్యంగా నాకెంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇలాంటి ప్రాడక్ట్స్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన అంతేకాకుండా ప్రతి ఒక్క విషయాన్ని మనం చూసి చేయడం వల్ల ఆ షూ యొక్క డిజైన్ గానీ ఆ షూ యొక్క క్వాలిటీ గాని ప్రతిదీ నాకెంతో ఆకర్షణీనీయంగా నచ్చింది అమెజాన్ లో ఉండే నాకు ప్రాడక్ట్ లో మొట్టమొదటిగా నేను కొనుగోలు చేసినది వచ్చేసరికి రన్నింగ్ షూస్ ఆ రన్నింగ్ షూస్ ఎంత అందంగా ఉందంటే నేను రన్నింగ్ చేసేటప్పుడు కాళ్లు నొప్పి రావడం కానీ తగలడం కానీ ఎటువంటి లేదు ఒక స్మూత్ గా నడవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో దోహదపడుతుంది అటువంటి రన్నింగ్ షూస్ నేను ఎక్కడా కొనలేదు బయట షాపింగ్ ఎంతో చేసినగాని అమెజాన్ లో నేను పర్చేస్ చేసిన ఒక ప్రాడక్ట్ ఒక ప్రాడక్ట్ నాకెంతగా నచ్చిందంటే ఒక రన్నింగ్ షూస్ రన్నింగ్ షూస్ ఎంతగా నచ్చిందంటే ఏ ఒక్క విషయాన్ని రన్నింగ్ చేసేటప్పుడు కానీ నడవడి నడిచేటప్పుడు కానీ ఎటువంటి నొప్పి లేకుండా డిజైన్ మూల్యంగా నుంచి యూజ్ చేసే మూలంగా ప్రతి ఒక్క విషయం నాకు బాగా నచ్చింది అంటే షూ యొక్క క్వాలిటీ గాని దాని యొక్క డిజైన్ గాని దాని యొక్క ప్రతి ఒక విషయం నాకు బాగా నచ్చింది అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేసిన ఈ ఒక్క రన్నింగ్ షూస్ నాకు చాలా బాగా నచ్చింది నా యొక్క ప్రకారంగా ఈ యొక్క ఇటువంటి మంచి షూస్ నాకు బయట ఎక్కడ దొరకదు అని అనిపిస్తుంది ఇటువంటి షూస్ అమెజాన్ లో దొరకడం చాలా మంచి అదే కాకుండా ఇంత క్వాలిటీ గా ఇవ్వడం అమెజాన్ కి నిజంగానే చాలా ధన్యవాదాలు ఇటువంటి షూస్ వాడకం వల్ల నాకు కాళ్ళ నొప్పి అనేది చాలా తగ్గింది అంతేకాకుండా రన్నింగ్ ఎక్కువ దూరం చేయగలను ఎందువల్ల నాకు నచ్చిన ప్రాడక్ట్ అమెజాన్ లో రన్నింగ్ షూస్